నా పేరు నిర్మల నేను పుట్టి పెరిగింది అంతా వచ్చి పుత్తూరులోనే నాకు ఇద్దరు తోడ పుట్టిన వాళ్ళన్నమాట ఒక అతను వచ్చి అన్నయ్య తమ్ముడు అన్నయ్య పేరు వచ్చి చంద్రమోహన్ తమ్ముడు పేరు వచ్చి తిలక్ తల్లిదండ్రులు ఉన్నారు నాన్నగారు వచ్చి యోగానందం అమ్మగారు తమిళ్ సెల్వి అమ్మ వచ్చి పుట్టింది పెరిగింది అంతా వచ్చి తమిళనాడు చెన్నైలో పుట్టారు తనకి మొత్తం తమిళే అన్నమాట నాన్నగారు కూడా తమిళే తరువాత వచ్చి మా నాకు తాతగారు నాన్నమ్మ ఉన్నారు తాత గారు వచ్చి ముత్తుకృష్ణన్ బామ్మగారు వచ్చి గౌరీ అన్నమాట మేమంతా ఉమ్మడి కుటుంబము నాన్నకి తోడబుట్టిన తమ్ముడు ఒకతను ఉన్నాడు నాకు బాబాయ్ అవుతాడు తను వచ్చి చంద్రశేఖర్ మా అన్న పేరు చంద్రమోహన్ మా బాబాయ్ పేరు వచ్చి చంద్రశేఖర్ అన్నమాట మేమంతా ఒకటిగా ఉమ్మడి కుటుంబంగా ఉన్నాము నేను మా తమ్ముడు మా అన్నయ్య వచ్చి ఒకే స్కూల్లో చదినాము సిద్దార్థ స్కూల్ అనేసి మా ఇంటికి దగ్గర అన్నమాట వాకబుల్ డిస్టన్స్యే నడిచి వచ్చేయచ్చు ఫైవ్ మినిట్స్లో వచ్చేయచ్చు నన్ మమ్మల్ని అంతా పెంచింది మా నాన్నమ్మ గారు మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళడం కానీ మమ్మల్ని స్కూల్కి రెడీ చేయడం కానీ మమ్మల్ని నిద్రపుచ్చడం కానీ మాకు తినిపించడం అంతా మా నాన్నమ్మ గారు చూసుకొనే వారు అమ్మ ఇంటి పనులు చూసుకునేవారు మేము ఎక్కువ పెరిగింది వచ్చి మా నాన్నమ్మ దగ్గరే మమ్ మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళడం ఫీజ్ కట్టించడం స్కూల్లో జాయిన్ చేపించడం అంతా మా అమ్మ చూసుకొనేది నాన్నగారు వచ్చి టీ షాప్ పెట్టుకోని వున్నారు తాను ఎప్పుడు షాప్లో ఉన్నారు పొద్దున ఐదు గంటలకి నాలుగు గంటలకి అలా వెళ్ళిపోయారంటే ఇంక రాత్రికి తొమ్మిది పది అవుతుంది రావడానికి తాత గారు కొద్ది కొద్దిసేపు వెళ్ళి ఉండేసి తనకు హెల్ప్ చేసి వస్తు ఉంటారు అప్పుడు నాన్నగారు ఇంటి కొచ్చి రావడము స్నానం చేయడము తినడము అలా జరుగుతుందన్నమాట ఇలాగే సాగుతూ ఉన్నింది మోస్ట్లీ మేము వచ్చి మా నాన్నమ్మ దగ్గర పెరగామన్నమాట మా నాన్నమ్మయే చూసుకొనేది నాకు తాత మా తాతగారు అంటే చాలా ఇష్టము తాను సాయంత్రం ఇంట్లోనే ఉండేవారు కదా నేను అడిగినవన్నీ తీసిచ్చేవారు నన్ను బయట తీసుకెళ్ళేది మా తాత గారే అలా పార్క్కు వెళ్తాము వాకింగ్ వెళ్తాము అలా అంగిడికి వెళ్ళి స్కూల్లో నాకు పెన్సిల్ ఎరేజర్ ఏమన్నా కావాలన్నా బుక్స్ నుంచి దీపావళి వస్తే టపాసులు నుంచి బట్టలు పొంగల్కి బట్టలు ఇవన్నీ మా తాతగారే చూసుకునేవారు మా తాత గారికి నేనంటే చాలా ఇష్టము తనకి ఆడపిల్లంటే చాలా ఇష్టము ఎందుకంటే వాళ్ళిద్దరికీ మగపిల్లలు కదా మా నాన్నగారు మా బాబాయి సో కాబట్టి నాకు నేనంటే నేనంటే మా తాతగారికి చాలా ఇష్టం నాకు కూడా మా తాతగారు అంటే చాలా ఇష్టము తరవాత వచ్చి నేను ఏడో తరగతి చదివే సమయంలో వచ్చి తాతగారు చనిపోయారు తనకి హార్ట్ అట్టాక్ అన్నమాట ఆల్రెడీ రెండు సార్లు వచ్చాయి అది నాకు తెలీదు నేను చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చిందంట తరువాత ఏడో తరగతి చదివేటప్పుడు థర్డ్ స్ట్రోక్ వచ్చిందన్నమాట చనిపోయారు నేను చాలా లోన్లీగా ఫీల్ అయిపోయాను మా తాత అంటే నాకు చాలా ఇష్టము చాలా రోజుల దాకా మర్చిపోలేకపోయాను మా తాత గారిని తరువాత అలా చదువు గొడవల్లో పడి ఓకే తాతగారు ఎప్పుడు మనతోనే ఉంటారనే జ్ఞాపకం ఉండేది నాకు ఎనిమిదవ తరగతి వచ్చి వేరే స్కూల్లో జాయిన్ చేయించారు ఆ స్కూల్లో వచ్చి సెవెంత్ వరకే అన్నమాట ఎనిమిదవ తరగతి నుంచి లేదు సో జ్ఞానజ్యోతి విద్యామందిర్ అని చెప్పి అది కూడా స్ ఇంటికి దగ్గరలోనే ఒక పదిహేను నిమిషాలు బై వాక్ వెళ్ళిపోవచ్చు అక్కడ జాయిన్ చేయించారు తమ్ముడు అన్న కూడా అక్కడే జా జాయిన్ అయిపోయారు ఎనిమిది ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదో తరగతి అక్కడే చదివాను నాకు ఫ్రెండ్స్ అంటే పెద్దగా లేరు మా ఇంటి దగ్గర ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఉండేది తేజస్విని అని చెప్పి తనంటే నాకు చాలా ఇష్టము ఇప్పుడు కూడా మేమిద్దరం టచ్లో ఉన్నాము తనకి మ్యారేజ్ అయిపోయింది నాకు మ్యారేజ్ అయిపోయింది అక్కడ జాయిన్ అయ్యాను అప్పుడు అప్పుడు కూడా తను అక్కడే ఉన్నింది మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉన్నాము అలాగే గడిచిపోయింది ఇంటరు డిగ్రీ ఎంసీఏ అంతా నేను మొత్తం పుత్తూరులోనే చదివాను ఎక్కడ కానీ ఎప్పుడు కానీ నేను హాస్టల్ జాయిన్ అయ్యింది లేదు మా అన్న తమ్ముడు మాత్రము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చి హాస్టల్లోనే ఉన్నారు మా తమ్ముడు వచ్చి నారాయణ కాలేజీలో చదివాడు మా అన్న వచ్చి చైతన్యలో చదివాడు ఇద్దరు వచ్చి తరువాత బీటెక్ జాయిన్ అయ్యారు అన్న వచ్చి వెంకట పెరుమాళ్ కాలేజ్ తమ్ముడు వచ్చి సిద్దార్థ కాలేజ్లో చదివాడు నేను ఎంసీఏ సిద్దార్థ కాలే కాలేజ్లోనే చదివాను సిద్దార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళిద్దరు తా అన్న వచ్చిమ్యారేజ్ అయిపోయింది బ్యాంగ్లూర్లో ఉన్నారు అన్నా వదిన బ్యాంగ్లూర్లో సెటిల్ అయిపోయారు తమ్ముడు వచ్చి రీసెంట్గా తనకి మ్యారేజ్ అయ్యింది తను వర్క్ చేస్తుంది వాళ్ళిద్దరు చెన్నైలో సెటిల్ అయిపోయారు ఇప్పుడు అమ్మా నాన్న ఒకరే ఉన్నారు ఇంట్లో నేన్ నేను మ్యారే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను తనది పుత్తూరు అమ్మకి అమ్మానాన్నకి దగ్గర్లలో ఉండేది నేను మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను నాకు ఒక బాబున్నాడు నా హస్బెండ్ పేరు వచ్చి కిరణ్ నా బాబు పేరు వచ్చి హయాను తను త్రీ ఇయర్స్ అయ్యింది తనకి తను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు నారాయణ స్కూల్లో జాయిన్ చేయించాను చాలా అల్లరి తనంటే నాకు చాలా ఇష్టము మా అత్త మామలు నన్ను చాలా బాగా చూసుకుంటారు కిరణ్కి తోడబుట్టిన వాళ్ళు వచ్చి ఒక అక్క ఉంది వాళ్ళకి ఫస్ట్ త్రీ ముగ్గరు పిల్లలు ఒకే డెలివరీలో ముగ్గురు ఆడపిల్లలు అన్నమాట త్రిప్లెట్సు తరువాత ఒక బాబున్నాడు ఇదే అండి నా ఫ్యామిలీ నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము కిరణ్న్ని లవ్ చేసి పెళ్ళి చేసుకున్న నాన్నకు అసలు ఇష్టం లేదు మేమిద్దరం వేరే వేరే క్యాస్ట్ అనమాట నాన్న ఒప్పుకోలేదు మళ్ళీ మేము నైన్ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి తనని ఒప్పించి చేసుకున్నాము అయినా ఇప్పటికీ తనకిష్టం లేదు ఫిఫ్టీ పెర్సెంట్ ఇష్టం లేకుండా ఒప్పుకున్నాడు అయినా మేము మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నాము చిన్న చిన్న గొడవలు వస్తు ఉంటాయి కానీ మా మా లవ్ ద్వారా మేము మళ్ళీ కలిసిపోతాం మళ్ళీ మాట్లాడుకుంటాం చాలా హ్యాప్పీగా ఉన్నాము చాలా థ్యాంక్స్ అండి ఇక అవకాశం ఇచ్చినందుకు